మేము పశువులను అంతకుముందు మావే ఉండేవి కానీ ఈసారి చిత్తూరు నుంచి కూడా కొనుగోలు చేసాము వంగనూరు ఆవులని తెచ్చాక మాకు దాని నుండి ఎక్కువ దూడలని కూడా మేము పొందాము పాలు బాగా ఇచ్చేది ఆవు అది పూటకి ఐదు చొప్పున ప్రొద్దున సాయంత్రం పది లీటర్లు ఇచ్చేది దాని నుంచే మేము అంతా ఇక లబ్ధి పొంది ఎప్పుడు ఎప్పటికీ దాని బిడ్డలని దానికి పుట్టిన దూడలని పెంచుకుంటూ పోయాము వాటితోపాటు మాకు ఈడ కోతుల గుంచి రక్షణ కోసం కుక్కలని పెంచుకున్నాము అవి మొత్తం చేళ్ళలో పడి అంతా కోతులు బెడద బాగుంది మాకు ఇక్కడ వాటికోసం కుక్కలని కూడా పెంచుతున్నాము కోళ్ళను పెంచుతున్నాము వాటికి గిరిరాజా కోళ్ళలు కూడా పెంచుతున్నాము కుక్కలు వీటిని కూడా కాపాడుతాయి అవి వాటితోపాటు గొర్రెలు మేకలు కూడా పెంచుతున్నాము వాటితో పాటు కొంత ఆదాయం మాకు వస్తుంది ప్రతీ సంవత్సరం తరువాత మేము కొన్ని ఇంకో రెండు ఆవులను మహారాష్ట్ర ఉద్గిర్ నుంచి కూడా కొనుగోలు చేసినాము అది కూడా మాకు కొంచెం మంచిగానే వచ్చాయి అవి ఇక్కడ వాతావరణం తట్టుకున్నాయి మనకి కూడా మన వాతావరణం సెట్ అయ్యాయి అవి మంచిగానే పాలు ఇచ్చుకుంటూ పోయాయి ఇంకా వాటి ధరలు ఇప్పుడు ఒక ఆవును కొనాలి అంటే ఇప్పుడు ఎనబై వేలు తొంబై వేలు ఇట్లా ఉన్నది రేటు మళ్ళీ పోతే మాకు ఇక్కడ ఉస్నాబాద్ ఉంటుంది మార్కెట్ అది అంగడి కూడా దగ్గరనే ఉంటుంది ఆడ ఆడ కూడా ఒక రెండు మూడు ఆవుల్ని తెచ్చాము ఆడ గూడ మంచిగే వస్తాయి ఆవులు మంచి జాతి ఆవులు వాటిని కూడా మంచిగానే

వీటితో పాటు గొర్రెలను మేకలను కూడా మేము బాగానే పెంచుతున్నాము వాటితో కూడా కొంచెం ఆదాయం మాకు వస్తున్నది ఇంత వరకు మేము పశువుల మీదనే ఎక్కువ ఆధారపడి జీవనం సాగిస్తున్నాము ఈ వరి వీటికంటే కూడా మొక్కజొన్న కంటే కూడా వీటి మీదనే ఎక్కువ ఆదాయం పొందుతున్నాము ఒక ఎకరా వరి పండించాలంటే నీళ్ళు అవసరం ఎక్కువ అదే మనకు ఈ వీటికి పశువుల కోసం మేత పెట్టుకుంటే మనకు సొప్ప మనం పెంచుకుంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా పెంచుకోవచ్చు ఈ గోర్రేలకి అవసరం వస్తాయి ప్లస్ వీళ్ళు ఆవులకి కూడా మనకు మంచి మేత ఉంటుంది ఎకరంలో వచ్చే ఆదాయం కంటే మనకు ఇది ఒక పది పదిహేను గుంటలనే మనకు ఈ చొప్ప పెట్టుకుంటే పచ్చి మేత పెట్టుకుంటే పైసలకు ఉపయోగపడుతుంది ఎక్కువ దిగుబడి మనకు వడ్ల కంటే మన వరి కంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చు మనం వాటిని గొర్రెలకు సుతా మనం వాడుకోవచ్చు

ఎక్కువ ఇన్కం ఉన్నది వ్యవసాయం కంటే మన పాడి పశువులను కానీ ఈ గొర్రెలను కానీ మేకలను కానీ పెంచుకుంటే మనకు వాటి మీద ఎక్కువ ఆదాయం వ్యవసాయం కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు కానీ రైతులు ఎవరు ఇంకా కొద్దిగా రిస్క్ తీసుకోవాలి వీటి మీద తీసుకుంటే మనకి చాలా లాభదాయకంగా ఉంటుంది అందుకే వీళ్ళు మేము వాటి మీద ఎక్కువ ఆధారపడి బ్రతుకుతున్నాము ఎక్కువ మేము వాటిని బాగా చూసుకుంటాము వాటికి తగ్గట్టు పచ్చి మేత దాన అవి ఇవి మేము ఎక్కువ మేపుకుంటూ వాటిని ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాము ఇప్పటి వరకు

చేస్తూనే కొంచెం ఈగలు దోమలు అనేవి ఎక్కువ ఉండవు శుభ్రం కోసం పా పశువుల పాకను వాటిని మనకు మనం ఎంత మంచిగా చూసుకుంటే మనకు అంత ఎక్కువ ఆదాయం పొందవచ్చు వాటికి పుట్టిన దూడలను మగవాటిని కూడా మేము బయట అమ్ముకుంటే వాటి ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది ఆడి వాటిని ఉంచుకొని

మనం కొనే పశువుల కంటే ఇప్పుడు మన దగ్గర పెంచుకునే దూడలే మనకు ఎక్కువ వాటిని కొంచెం దాన పెట్టి లేగ దూడలను మంచిగా పెంచుకుంటే కొంచెం మంచిగా మనకు ఎక్కువ తక్కువ ఆదాయం తోటి ఎక్కువ లబ్ధి పొందవచ్చు